హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే అండి ఎస్ సార్ ఎస్ సార్ సార్ మీ స్కూల్ లో ఫిఫ్త్ క్లాస్ వరకు అడ్మిషన్స్ ఉన్నాయండి ఎస్ సార్ మా పిల్లలు ఇద్దరు ఉన్నారండి వాళ్ళిద్దరు కూడా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీ స్కూల్ ల్లో అంటే వాళ్ళు మొన్నటి వరకు ప్రైవేట్ స్కూల్ లో చదువుకున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళు మీ స్కూల్ లో వేద్దాం అని అనుకుంటున్నాం అండి మాకు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మీ స్కూల్ లో వేద్దాం అనుకుంటున్నాం

అంటే మా పిల్లలకి ఏం కాదు నా ప్రాబ్లం ఏం కాదు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా అంటారా అక్కడ నేను విన్నాను సార్ నేను అది విన్నాను అది నేను అందుకనే నేను నా పోస్టింగ్ కూడా ఎక్కడో నాకు రాజమండ్రి అక్కడే వేసారు కానీ నేను బెండపూడి వెయించుకొని అక్కడికి వచ్చాను బెండపూడిలో చాలా స్కూళ్ళు ఉన్నాయి కానీ నేను ఈ స్కూల్ లో జాయిన్ చేశాను పర్టికులర్ ఎందుకంటే చూశాను చాలా మంది పిల్లలు ఆ అమ్మాయిని కూడా చూసాం వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు అవునండి ఎస్ సార్ ఆ ఈ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఆ ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అవన్నీ ఉంటాయి కదా అండి అక్కడ యూనిఫామ్స్ చాలా సంతోషం ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ చాలా సంతోషం సార్ చాలా సంతోషం ఎప్పుడు అంటే ఇప్పుడు అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయండి ఎంట్రన్స్ ఏ ఏ ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటాయా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా ఆ అవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను రేపు మండే పిల్లలను తీసుకొని స్కూల్ కి వస్తాను సార్ ఖచ్చితంగా సార్ థ్యాంక్యూ సార్ నేను కాంటాక్ట్ లో ఉంటాను అండి థ్యాంక్యూ సార్